హలో గుడ్ ఈవెనింగ్ సార్ బాగానే ఉన్నారు సార్ మీ పిల్లలు సార్ అందరు అంతే ఉన్నారు సార్ మా పిల్లలు అంతే ఉన్నారు ఇక్కడ మా స్కూల్లో అట్లాగే ఉన్నారు ఇక అంతే సార్ పిల్లలు ఇక మనం చెప్పాలి సార్ ఇక ఎంతవరకు వచ్చింది సార్ సిలబసు అవునవును సార్ అవునా సార్ ఎట్లా రాస్తున్నారు సార్ మరి ఇప్పుడు ఎట్లా చదువుతున్నారు పిల్లలు ప్రిపరేషన్ ఎట్లా ఉంది మరి సమ్మేటివ్ ఎగ్జామ్స్ వస్తున్నాయ్ అంటున్నారు అసైన్మెంట్లు ఏమన్నా క్విజ్జులు ఏమైనా ఇస్తున్నారా సార్ అవునా సార్ పర్లేదు సార్ మంచిగానే ఉన్నారు సిక్స్ యూనిట్స్ అయిపోయినాయి ఇక మంచిగానే చదువుతారు సార్ పిల్లలు ఇప్పటి వరకు అయితే అల్లరి అల్లరి బాగా చేస్తారు సార్ చదువుతారు గానీ కాకపోతే అల్లరి బాగా చేస్తారు సార్ ఇక అది సార్ ఇక మనం ఉన్నప్పుడు మనం చిన్న వయసులో మనం ఎన్నో అల్లరి చేసి వచ్చినాము

ఇక పనిష్మెంట్స్ ఏమైనా ఇస్తారా సార్ ఏమైన అవునా సార్ ఇంకా సార్ మరి ఎట్లా ఉంటారు సార్ ఇంక చెప్తారా సార్ సెమినార్లో ఏమైనా పిల్లలు మా ముందైతే బాగానే చెప్తారు సార్ మా దాంట్లో పిల్లలు పిల్లలు కాదు సార్ వాళ్ళు వామ్మో చాలా మంచిగా చెప్తారు సార్ మావాళ్ళు మంచిగా చెప్తారు కాకపోతే మా దాంట్లో కొద్దిగా అల్లరి ఎక్కువ ఉంటుంది ప్రిన్సిపల్ జర కొద్దిగా స్ట్రిక్ట్ ఉంటాడు మంచిగానే ఉంటారు సార్ మరి ఓకే సార్ మీ పిల్లల్ని ఒకవేళ ప్రెషర్ ఎక్కువ చేస్తే మంచిగానే ఉంటారు సార్ మా స్కూల్ ఇటు ఓకే ఓకే సార్ రైట్ మరి